హలో హలో మ్యాడమ్ స్టే స్టేషనరీ షాపేనా మాకు జామెట్రిక్ బాక్స్ కావాలండి ఎంత రేట్లలో ఎంత రేట్లలో ఉన్నాయి చెప్పగలరా అన్ అన్నీ అన్నీ మంచి కంపెనీసేనా

ఓ అంటే ఏ సైజ్లో ఉంటాయి అన్నీ పెద్ద సైజ్లో ఉంటాయా చిన్న సైజ్లో ఉంటాయా సైజ్ అంతా ఒక రకంగా ఉంటాయా అన్ని కంపెనీస్వి

అందులో మొత్తం ఎన్ని విభాగాలు వస్తాయి చెప్పగలరా ఒక దాంట్లో ఫోర్ వస్తయా ఎందుకు అన్నీ ఐటమ్స్ ఒక దాంట్లో ఉంటాయా ఎందుకు అట్లా అన్నీ ఒక దాంట్లో ఉండేవి లేవా అంటే అన్నీ టూల్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో లేవా సరే అండి అన్నీ కలిపి ఉన్నవి అయితే బాగుండు అని ఆలోచిస్తున్నాను వేరే వేరే అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎంత సైజ్ ఉంటుంది ఏది ఎంత సైజ్ ఉంటుంది ఇప్పుడు వృత్తలేఖిని ఉంటుంది వృత్తలేఖిని ఉంటుంది అది ఎంత పొడుగు వచ్చింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందా లేదా కోణమానిని ఉంటుంది అది పెద్దగా ఉన్నదా లేదా అవన్నీ నెంబర్స్ వచ్చయా లేవా అని అట్ల ఇంకోటి డివైడర్ అని ఉంటుంది అవన్నీ అవన్నీ ఉండేటట్టు చూసు చూసుకోవాలి అనుకుంటున్నాను స్కేల్ లాంగ్ స్కేల్ అట్లా

సరే సరే ఇంకా ఏ ఏ కంపెనీ బెటర్ అంటారు అందులో

సరే సరే అంటే తొన్ తొందరగా అయితే కరాబ్ అయితే కావు కదా ఎక్కువ యూజ్ ఉంటాయి కదా ఎక్కువ కాలం అంటే మొత్తం బాక్స్ బాక్స్లో మొత్తం టూ హండ్రెడా ఒక్కొక్క పీస్కు ఒక టూ హండ్రెడ్ అట్లా ఉంటుందా అవునా ఇంత కాస్టా అలా అయితే బాగా రేట్ అవుతుంది కదా మొత్తం టూల్ మొత్తం బాక్స్ కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వండి సరే అండి ఓకే అండి పంపించండి మా అడ్రసుకి మీకు సెండ్ చేస్తాను పంపించండి ఓకే అండి థ్యాంక్ యూ